హలో చెప్పండి నా డెస్టినేేషన్ ఇది కాదు ఇది రాంగ్ లొకేషన్ నేను పెట్టిన లొకేషన్ వేరు ఇది వేరు ఇక్కడ దిగమంటే నేనెందుకు దిగుతాను లేదు లేదు లేదు హలో హలో నేే నేను నేను పెట్టిన లొకేషన్ వేరే కావాలంటే మీరు మ్యాప్లో చెక్ చేసుకోండి ఇది నా లొకేషన్ కాదు ఇది రాంగ్ లొకేషన్ ఇక్కడికి వచ్చి దిగమంటే నేను ఎందుకు దిగుతాను మీరు రైట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ దిగమని చెప్పండి నేను దిగుతాను రాంగ్ లొకేషన్ దిగమంటే నేను ఎందుకు దిగుతాను ఆహా అ నే మీరు కావాలంటే యాప్ చెక్ చేసుకోండి నేను ఈ లొకేషన్ పెట్టలేదు ఈ లొకేషన్ నాది కాదు అస్సలు నేను నా లొకేషన్ కాకుండా హలో మీ మీరు చెక్ చేసుకోండి నేను కాదు నేను పెట్టిన లొకేషన్ వేరు ఈ లొకేషన్ వేరు నాకు రైట్ లొకేషన్లో దింపుతేనే నేను పేమెంట్ ఇస్తా లేదంటే ఇవ్వను కావాలంటే మీరు కంప్లైయింట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి ఇది నా లొకేషన్ అయితే కాదు హలో మీరు చెక్ మీరు చెక్ చేసుకోండి మీ యాప్లో నేను నేను పెట్టిన లొకేషన్ వేరు ఈ లొకేషన్ వేరు ఈ హలో నేను బెట్టి నే నే నేను చెప్పండి అయితే నాకేం సరదానా నాకెమైనా సరదానా నేను వేరు హలో నేను చెప్పింది వినండి మీరు చెప్పారు కదా నాకేమైనా సరదానా నేను వేరే లొకేషన్ పెట్టి ఇంకో లొకేషన్లో దిగడానికి నేను ఏ లొకేషన్ అయితే పెట్టానో అక్కడ లొకేషన్లో దింపండి పేమెంట్ తీసుకుని వెళ్ళిపోండి అంతే సో పేమెంట్ ఇవ్వను నను నేను పేమెంట్ ఇవ్వను నేను నే నేను పేమెంట్ ఇవ్వను మీరు రైట్ లొకేషన్లో దింపితే నేను పేమెంట్ ఇస్తా అట్ ఇచ్చకోండి ఇవ్వండి ఇవ్వండి ఇవ్ ఇవ్వండి కావాలంటే మీ యాప్లో చెక్ చేసుకుని నేను నేను పెట్టిన లొకేషన్ వేరు మీరు నన్ను డ్రాప్ చేస్త లేదు నేనేలా దిగుతాను నేను దిగను నేను క్యాబ్ దిగను నేను క్యాబ్ దిగను నేను దిగను మీరు ఏదో లొకేషన్కి తెచ్చి నన్ను ఇక్కడ దిగమంటే నేనెందుకు దిగుతాను నా డెస్టినేేషన్ ఇది కాదు నా డెస్టినేషన్ ఇది కాదు నా డెస్టిటేషన్ ఇది కాదు నేను దిగను మీరు ఎవరికీ కంప్లైంట్ చేసుకుంటే చేసుకోండి నేను పెట్టిన లొకేషన్ నన్ను డ్రాప్ చేయండి మనీ తీసుకుని వెళ్ళిపోండి నేను నేను ది నేను దిగను నేను దిగను నేను బుక్ చేసుకున్నా కదా నేను బుక్ చేసుకున్నా కదా నేను బుక్ చేసుకున్నా కదా నేను లేదు నేను నేను బుక్ చేసుకున్నా కదా నేను ఇవ్వను మీరు రైట్ లొకేషన్లో దింపండి నేను ఇస్తాను మని తీసుకుని వెళ్ళిపోండి సింపుల్ నేను దిగను క్యాబ్ దిగను దిగను లేదు నేను దిగను